నాకు కొన్ని ప్రముఖ తెలుగు రచయితలు అవసరంగా ఉన్నారు కొంత ప్రముఖ రచయితలు ఇందులో స్వామి రాయపు రామాంజనేయ తెనాల్రామకృష్ణ విశ్వనాథ సత్యనారాయణ శ్రీ సారి రచూరి కవిమాని మాదిరాజు ఎవరెందుఉన్నారు ఈ కవులు తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రముఖ సృష్టించిన వారు నాకు ఈ రచయితలను ఇష్టపడే కారణం వారి రచనలు తెలుగు సాహిత్యంలో అందరికీ అర్థం కలిస్తాయి మరియు వారి రచనలు మన జీవనాన్ని ఆకర్షించే భావనలను అందిస్తాయి వారి అభివ్యక్తి విధానం రచన సామర్థ్యం మరియు వారి విచార ధార చాలా ప్రభావశాల్ని సృష్టించడం వలన వారి రచనలు నాకు ఇష్టం నాకు తెలిసిన కవి నన్నయ్య నన్నయ్య బట్టాకు తెలుగు సాహిత్యంలో అత్యంత మహత్వమైన స్థానం ఉంది ఆయన తెలుగు సాహిత్యాన్ని ఏ విధంగా అధిని వే వేషించాడు ఆయన కవిత్వ మరియు సాహిత్య జ్ఞానం పెండ్లగూటుగా పెంచింది ఆయన అద్భుత కవిత్య కవిత్వ యొక్క అతివర్ణిత ప్రతిష్ట కలిగించడంతో ఆయన అద్భుత కృషి గ్రంథం ఆంధ్ర మహాభారత రచన చేశాడు ఆంధ్ర మహాభారతం మహాభారతం సాంస్కృతంలోని అష్టాదశ పర్వం పై ఆధారపడి ఉంది కానీ ఆయన రచనలో మాట్లాడే సంవత్సరాల్లో సాహిత్యాన్ని అందరికీ అర్థం కలుస్తాడు నన్నయకవిజా ఉన్నాడని మన తెలుగు సాహిత్య వాగ్మయ వాజ్నియాలు ప్రకటిస్తున్నాయి మరియు ఆయన కాలంలో ఆయన కవిత్వం మరియు సాహిత్య కొన్ని అకేలేయరులు సృజించింది ఆయన అద్భుత విశేషత యొక్క ఒక అద్భుత రచన ఆంధ్ర మహాభారత ఆయన అనువాదంగా అందరికీ అర్థం కలుస్తుంది ఈ రచన ఆయన సాహిత్య కళ అద్భుతంగా చూపించే మహత్వపూర్ణ భాగమైనది నన్నయ్య కవి తెలుగు సాహిత్య పరంపరను ఆధారపడి ఉంది మరియు ఆయన కాలంలో తెలుగు భాషలో మౌలికత్త పెంచి ఆయన కవిత్వ మరియు సాహిత్య ప్రభావాసాలు ముందుకు ఉండ ఉండడం